విజయనగరం జిల్లాలో పండించే ముఖ్యమైన పంటలు వరి చెరుకు గోధుమ పత్తి పప్పుధాన్యాలు పళ్ళు పొగాకు ఇలా మొదలైనవి ఎక్కువగా పండిస్తారు ఎక్కువగా డిమాండ్ ఉన్న పంట ఏది అంటే వరి ఈ వరిని ఎలా పండిస్తారు అంటే ముందుగా విత్తనాలను పొలంలో నాట్లు వేస్తారు ఆ నాట్లు వేశాక అవి కొద్దిగా మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన కొద్ది రోజులకి ఆ మొలకలు అన్నింటిని తీసి వేరొక పొలంలో వేస్తారు ఆ వేరొక పొలంలో ఆ పొలాన్ని దమ్ము పెట్టి ట్రాక్టర్తో దున్ని నల్ల పెట్టి ఒక పదిమంది కలిసి ఆ మొక్కలను ఆ నాట్లు అనే వాటిని దూరం దూరంగా ఊడుస్తారు అలా కొద్ది రోజులు అయ్యేటప్పటికి పంట ఒక్క మధ్యలో వచ్చే కలుపు మొక్కలను తీస్తారు కలుపు మొక్కలను తీసాక వాటిని వివిధ రకాల రసాయనాలను వేసి పెంచిన తర్వాత ఆ పంట అనేది చివరి దశకు వస్తుంది చివరి దశకు ధాన్యం అనేది వస్తాయి ఆ వచ్చిన ధాన్యాన్ని కొంతమంది పదిమంది కలిసి కోస్తారు వాటిని కోసి వేరేచోట వేస్తారు వేరే చోట వేశాక వాటిని ఒక దగ్గర పోగుగా చేసి వాటిని ఆ వివిధ రకాలైనటువంటి పనిముట్లతో ఆ వేరు చేస్తారు ఆ వేరు చేసిన వాటిని గడ్డి వేరేగా ధాన్యం వేరేగా వస్తాయి ఆ వచ్చిన ధాన్యాన్ని బస్తాలకు వేసి రైతు అనేవాడు మార్కెట్లకు తోలుకు వెళ్తారు ఈ విధంగా మార్కెట్లకు తోలుకు వెళ్ళడం వల్ల వరి అనేది పూర్తి అవుతుంది అనువైన కాలాలు వరికి అనువైన కాలలు ఏంటంటే జూలై నుండి అక్టోబర్ వరకు ప్రతి ధాన్యం పనికి కూడా అనువైన మూలధారమైన సమయం